ప్రజలు ఎదుర్కునే సాంకేతిక ఇబ్బందులు చాలా రకాలుగా ఉంటాయి అవి కంప్యూటర్లు లేదా ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు సరిగ్గా పనిచేయకపోవడం అదొక ఇబ్బంది అలాగే సాఫ్ట్వేర్ లేదా హార్డ్వేర్తో చాలా సమస్యలు వస్తాయి నెట్వర్క్లతో సమస్యలు ఇంటర్నెట్తో సమస్యలు డీజల్ సెక్యూరిటీ సమస్యలు అలాగే ప్రజలు పెద్దవారైనా చిన్నవారైనా సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించుకోవడంలో సహాయపడడానికి అనేక మార్గాలు కూడా లేకపోలేదు సమస్య యొక్క మూలాన్ని గుర్తించడంలో సహాయపడడానికి ప్రజలకు సూచనలు లేదా సలహాలు ఇవ్వాలి సమస్యను పరిష్కరించుకోవడానికి అవసరమైన సాఫ్ట్వేర్ లేదా హార్డ్వేర్ను రూపొందించుకోవాలి అదే విధముగా సమస్యను పరిష్కరించడానికి సహాయం చేయడానికి నిపుణుడు లేదా సేవా ప్రదాతకు ప్రజలను సంప్రదించటానికి సహాయపడటం ప్రజలకు సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించుకోవడంలో సహాయపడడానికి కొన్ని నిర్దిష్ట వ్యక్తులు ఉన్నారు ఒక వ్యక్తి యొక్క కంప్యూటర్ సరిగ్గా ఆన్ కాకపోతే మీరు వారి కంప్యూటర్ను పునః ప్రారంభించడానికి లేదా శక్తిని తీసివేసి మళ్ళీ చేర్చడానికి సూచింపవచ్చు ఒక వ్యక్తి యొక్క సాఫ్ట్వేర్ను సాఫ్ట్వేర్ అప్డేట్ లేదా ఇన్స్టాల్ చేయడంలో సమస్య ఉంటే మీరు వారి స్మార్ట్ఫోన్ను ఫ్యాక్టరీ పునః ప్రారంభించడానికి సూచించవచ్చు ఒక వ్యాపారం యొక్క నెట్వర్క్లో సమస్య ఉంటే మీరు వారి నెట్వర్క్ను ట్రబుల్షూట్ చేయడానికి నిపుణులని సంప్రదించడానికి సహాయపడవచ్చు ప్రజలకు సాంకేతిక ఇబ్బందులను పరిష్కరించడంలో సహాయపడడానికి మీరు సాంకేతిక పరిజ్ఞానం మరియు సహనం కలిగి ఉండాలి